ఇది యాదగిరిగుట్ట పోవాలి

మేము ఒక ఫై సిక్స్ మెంబర్స్ ఉన్నాము అందరూ అంటే అడల్ట్సే ఉన్నారు అడల్ట్స్ యవనస్తులే ఉన్నారు యూతు అంటే అక్కడ మాము వన్ వీక్ ఉండాలి అనుకుంటున్నాం యాదగిరిగుట్ట సరౌండింగ్ల అక్కడ మాకు మంచి రూమ్ కాని ఏమన్నా మంచి రిసార్ట్స్ ఏమన్నా ఉన్నయా

మరి అంత అమౌంట్ చెప్తున్నారు కొంచెం తగ్గించవచ్చు కదా డిస్కౌంట్ ఏమి లేదా డిస్కౌంట్ డిస్కౌంట్ ఏమన్నా చూడండి అంతేనా అది అది కాకుండా ఇంకా వేరే హోటల్స్ ఏమన్నా ఉన్నయా రూమ్స్ అవి ఎంత చార్జ్ చేస్తారు దానికి విత్ ఏసి అయితే సరే సరే మరి మేము మాకు ఒక టు డేస్లో మీకు కాల్ చేయాలా మరి నాకు ఇప్పుడు ఈరోజు ఎయిట్ ఎనిమిది ఈరోజు ఎనిమిది కదా తొమ్మిది పదో తేదీ పదో నాడు మీకు కాల్ చేస్తా ఓకే థ్యాంక్ యూ